ఫస్టు మొదటి ప్రాడక్టు మా యొక్క కుర్తా కుర్తా మాకు చాలా ఇష్టమైనది ఒక బట్ట ఎందుకంటే ఇలాంటి బట్టలు వేసుకోవాలి అంటే అకేషనల్కు అంటే ఏదైన కారణాలు ఉంటే పెళ్ళిళ్ళు కానీ ఇంకా ఇంకా రక రకరకాల కారణాలకు మాత్రమే వేసుకోవడం జరుగుతుంది ఇది నాకు చాలా నచ్చుతుంది ఒక ఒక తెలియని ఏదో ఒక వింతలాగా చాలా మంచిగా అనిపిస్తుంది